నేను అల్లినది ఫస్ట్ నుంచి అల్లి బాగా నేర్చుకుని అల్లాను అల్లడం వల్ల ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్స్ అల్లాను నేను బ్యాగ్స్ అంటే ఇప్పుడు పిల్లలు టిఫిన్స్ అవి బాటిల్స్ పెట్టుకుపోవడానికి ఇది అట్లాంటివి అల్లాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అల్లడం వల్ల అవి అందరికీ తెలిసింది ఒకరు ఇద్దరికి నేను చెప్పాను చెప్పడం వల్ల అది అందరికీ తెలిసింది అందరొచ్చి చాలామంది తీసుకెళ్ళారు దాని వల్ల అందరికి తెలిసింది తర్వాత నా బిజినెస్ స్టార్ట్ అయ్యింది చాలా బాగా నడుస్తుంది ఇంకా ఇంకా ఎదుగుతుందని అనుకుంటున్నాను నా బిజినెస్